హలో నేను నెట్వర్క్ గురించి తెలుసుకోవాలి నేను ప్రీపెయిడ్ రీఛార్జ్ చేశాను నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను ట్రిప్కి అక్కడ ఫైవ్ జీబీ నెట్వర్క్ ఉంటుందా నా బ్యాలెన్స్ అక్కడ కాల్స్ కనెక్ట్ అవుతాయా అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఎలా ఉంటాయి నాకు అక్కడ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ సరిపోతుందా రోమింగ్ ఛార్జెస్ ఏమైన్నా పడతాయా అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి రిమైనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్ని నాకు తెలుసుకోవాలని ఉంది నాకు డీటెయిల్గా మీరు ఎక్స్ప్లయిన్ చేస్తారా